జగిత్యాల జిల్లాలా ఆరోగ్య సంరక్షణ చాలా చాలా బాగా ఉన్నాయి ముసలోళ్ళకు వీళ్ళకు వాళ్ళకు చిన్న పిల్లలకైనా ఆరోగ్యం బాగాలేకుంటే వన్ జీరో ఎయిట్కు పోయి ఆరోగ్య సమాచారం తీర్చుకొని చిన్న పిల్లలకు ఎవరైనా ఉంటే లేనివాళ్ళయినా తీసుకపోతారు హాస్పిటలు వన్ జీరో ఎయిట్కు ఫోన్ చేసి తీసుకపోయి ఆరోగ్యం గవర్నమెంట్ హాస్పటల్లో చూపించుకుని వస్తారు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటారు